రూపా ట్రావెల్స్ ఏనాండీ మాట్లేడేది మేడం నేను అయితే కాకినాడ నుండి ద్రాక్షారామం టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను సో మీ క్యాబ్ బుక్ చేసుకోవడానికి మీ క్యాబ్ డీటెయిల్స్ అండ్ మీ బడ్జెట్ డీటెయిల్స్ ఎక్సప్లైన్ చేస్తే నేను మీ క్యాబ్ బుక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను మేడం మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాము మేడం మేము ఫైవ్ మెంబర్స్ కూడా కాకినాడ నుండి ద్రాక్షారామం వెళ్ళాలి అనుకుంటున్నాము అండ్ డేట్స్ ఏమైనా చెప్పమంటారా మేడం నేను ఫిఫ్త్ నుంచి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ డేస్ కూడా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాను మేడం అప్ ఎండ్ డౌన్ వెళ్ళి రావాలి మేడం కాకినాడ నుండి ద్రాక్షారామం ద్రాక్షారామం నుండి కాకినాడ రావాలి మేడం టెంపుల్ చూపించడానికి నాకు ఒక క్యాబ్ అయితే కావాలి ఒక త్రీ డేస్ బుక్ చేసుకోవడానికి ఎంత పడుతుంది మేడం ఓకే మేడం మీ బడ్జెట్ ఎంత పడుతుందో చెప్తారా మేడం త్రీ డేస్కి ఓకే మేడం ఫైవ్ థౌసండ్ అయితే పడుతుంది ఓకే మేడం డీజిల్ పెట్రోల్ అన్ని మాతో పాటు మా ట్రావెలింగ్ చార్జెస్ కూడా కలిపి త్రీ థౌసండ్ అవుతుంది మేడం ఓకే మేడం ఫైవ్ థౌసండ్ అవుతుందా మేడం థాంక్ యూ మేడం అయితే మేము మీ క్యాబ్ డీటెయిల్స్ అండ్ మీ సర్వీస్ డీటెయిల్స్ పంపిస్తే నేను మీ క్యాబ్ ఆర్డర్ చేసుకోవడానికి బుక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టుకుంటాను మేడం ఓకే మేడం మా అమ్మ వాళ్ళు వచ్చినాక చేసి చెప్తాను మేడం ఓకే మేడం తప్పకుండా చేస్తాను మా లొకేషన్ పంపుతాను మేడం ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకోగలరా ఓకే మేడం థాంక్ యూ మేడం